బాబు శీను కోదండ మహేష్ గోపి సోము మధు ఈశ్వర్ కిషోర్ జానకి యువరాజ్ కార్తిక్ తేజ భరత్ బాషా హరి తేజ్ గౌతమ్ సాయ్ శశి ఉదయ్ దినకర్